నాకు పాడటానికి అత్యంత ఇష్టమైన పాటలలో చాలా ఉన్నాయి అందులో ఒకటి సఖి సఖి సినిమాలోని పచ్చనిధనమే పాట ఈ పాట నాకు ఎందుకంత ఇష్టం అంటే ఇందులో ఆ రచయిత రచించిన విధానం కానీ ఏంటంటే చాలా బాగుంటుంది ప్రకృతి గురించి రంగుల గురించి చాలా మంచిగా వర్ణిస్తు ఉంటాడు ఈ పాట ఎప్పుడు విన్నా నాకు ఫ్రెష్ ఫీలింగ్గా అనిపిస్తుంది ఇంకొకటి భక్తి పాటలు నాకు శివుడు అంటే చాలా ఇష్టం మార్నింగ్ లేవగానే నేను శివుని పాటలు వింటు ఉంటాను ఈ శివుని పాటలు వింటే నేను ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాను ఎట్లా అంటే మంచిగా అనిపిస్తుంది రియాల్టీని ఎదుర్కొన్నట్టు అనిపిస్తు ఉంటుంది ఇంకోటి దళపతి సినిమాలోని సింగారాల పైరుల్లోని పాట ఈ పాట నాకు చాలా బాగా ఇష్టం ఎందుకంటే ఈ ఇందులో స్నేహితుడి గురించి చాలా బాగా వర్ణిస్తు ఉంటాడు అందుకని నాకు ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం